హలో మాట్లాడేది రవాణా ఏజెన్సీ వాళ్ళేనా అండి మేము ఇంకా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంతకు ముందు కూడా మీ దగ్గరే కదా ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్ళినా టాక్సీ బుక్ చేసుకునేది చాలా టికెట్స్ కూడా తీసుకున్నాం కదా సో ఏదైనా ఆఫర్ కానీ ఇంకా కొంచెం తగ్గించుకోవడం కానీ అలా చేస్తారా అలా చేస్తే కనుక ఇంకా చాలా ఎక్కువ టికెట్స్ మీనుండి తీసుకుంటాం ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా చెప్తాము మీరు ఏదైనా ఉంటే చెప్పగలరా ఏదైనా బోనస్ లాగా అట్లా టికెట్స్ ఇంకా అదరగా ఎక్కువగా ఇవ్వగలరా